మన సొంత ఊరు కన్నతల్లి వంటిది నా బాల్యం అంతా పట్టణ ప్రాంతంలోనే గడిచింది చిన్నప్పుడు నాకు మా సొంత ఊరికి రావాలంటే ఎంతో ఇష్టం ఉంటుండేది మా సొంత ఊరు మరియు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒకటే అయ్యుండడంతో మా అమ్మమ్మ వాళ్ళు నన్ను ఎంతో బాగా చూసుకునే వాళ్ళు ఎప్పుడూ ఏ పండుగ ఇంటికి వచ్చిన మా అమ్మమ్మ నన్ను ఎంతో ఆహ్లాదంగా ప్రేమతో చూసుకునేది మంచి మంచి నీతి కథలు చెప్పేది ఇలా జరుగుతూ ఉండే నాకు మా అమ్మమ్మన్న మా సొంతూరు అన్న చాలా ఇష్టం మా ఊరు అంటే ఎంత ఇష్టమో మా అమ్మమ్మంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం ఎందుకంటే మా అమ్మమ్మ నన్ను ప్రేమతో చూసుకునేది అలాగే మాఊరిలో చాలా మంచి ప్రదేశాలు ఉండేవి నాకు పట్టణ ప్రాంతంలో కన్నా ఊరిలో ఉండే ఆ నాలుగు రోజులే మంచి అనుభూతిని ఇచ్చేవి నా బాల్యం అంతా పట్టణంలో స్కూల్ కోసం మేము పట్టణానికి వెళ్ళాము ఎందుకంటే మా సొంతూరులో అప్పుడు స్కూల్ లేకుండే మరియు మా నాన్నగారి ఉద్యోగం కోసం కూడా మేము అక్కడికి వెళ్ళాం అక్కడ నేను ఎన్ని రోజులు ఉన్నా నాకు ఒక అసంతృప్తి ఉండేది ఎందుకంటే ఇక్కడ దొరికిన సంతోషం అక్కడ దొరకపోయేది అక్కడ నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఇక్కడ ఉన్న నలుగురితోనే ఎంతో మంచి అనుభూతులు కలిగేవి ఇక్కడ ఊరిలో నా ఫ్రెండ్స్ ఎంతో మంచి చిన్నప్పటి జ్ఞాపకాలు ఇచ్చారు నాకు వాళ్ళందరూ ఇప్పటికి నాకు గుర్తు ఉన్నారు వాళ్ళు ఇప్పటికి నా బెస్ట్ ఫ్రెండ్స్ నా మంచి మిత్రులు ఎందుకంటే పట్టణ ప్రాంతంలో నాతో ఉన్న వాళ్ళందరూ ఎవరు నేను ఇప్పుడు వాళ్ళకి నేను గుర్తు లేను ఎందుకంటే నాకు ఏడేళ్ళ వయసు వచ్చాక మేము మా సొ ఊరికి తరలివచ్చాం ఎందుకంటే చిన్నప్పుడు నేను స్కూల్ కోసం అక్కడ ఉన్నాను మరి నా స్కూలు కోసం మావాళ్ళు అక్కడ ఉన్నారు ఆ తర్వాత నాకు ఏడేళ్ళ వయసు వచ్చాక నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్న సమయంలో నన్ను మా వాళ్ళు హాస్టల్కి పంపారు హాస్టల్కి పంపాక నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే నా బాల్యమంతా పట్టణ ప్రాంతంలో అయింది మళ్ళీ మా వాళ్ళు ఇక్కడ మా సొంత ఊరికి వచ్చిన సమయంలో నన్ను హాస్టల్లో పడేశారు నేను ఎంతో బాధపడ్డాను కానీ ఎప్పుడైతే నేను హాలిడేస్కి ఇంటికి వస్తుండెనో అప్పుడు నాకు మంచి మంచి అనుభూతులు కలిగేవి చాలా బాగా అనిపించేది ఇక్కడ ఫ్రెండ్స్ మరియు ఇక్కడ వాతావరణం నాకు ముఖ్యంగా పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టం ఉంటుండే అది కాకుండా మా అమ్మమ్మ వాళ్ళకి ఎన్నో కోళ్ళు ఇంకా రకరకాల జంతువులు పెంపుడు జంతువులు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవి వాటిని అన్నిటిని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం కలిగేది అలాగే మా ఊరిలో పూర్తిగా గ్రీనరీతో మరియు మా ఊరిలో ఒక మంచి చెరువు ఉండేది ఈవినింగ్ టైంలో ఆ చెరువు దగ్గరికి వెళ్తే ఎంతో బాగా అనిపించేది ఈవినింగ్ సన్సెట్ టైంలో మా చెరువు దగ్గర చాలా ఆహ్లాదంగా ఉండేది ఎప్పుడైతే మా ఊరు చెరువు మత్తడి పడుతుందో ఆసమయంలో అక్కడ చాలా బాగుంటుంది ఊరంతా అక్కడ ఉంటుంది వాళ్ళందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు అక్కడ వచ్చే శబ్దం చాలా బాగుంటుంది అప్పుడు నీళ్ళు ప్రవహిస్తుంటే ఆ నీళ్ళలో మనం ఆడుకుంటే ఎంతో బాగా అనిపిస్తుంది మరియు మాఊరిలో ఒక జలపాతం కూడా ఉంది గౌరీ గుండం జలపాతం ఇది మన తెలంగాణలో ఎంతో ఫేమస్ మరియు ఇక్కడ చాలామంది ఎప్పుడైనా ప్రతి వర్షాకాలం ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ యువత ఇక్కడికి వచ్చి అంతా చిల్లర పనులు చేయడంతో దాని మూసివేశారు కానీ ఒకప్పుడు గౌరీ గుండం జలపాతం అంటే ఎంతో ఫేమస్ ఉంటుండే ఇంకా మాఊరిలో చాలా చాలా పాత బంగ్లాలు ఉన్నాయి ఆ బంగ్లాలు రాజుల కాలంవి అవన్నిటిని చూస్తుంటే పాతకాలం రోజులు గుర్తొచ్చేవి ఆరోజుల్లో మనం లేమేమో కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనం ముందే ఉన్నాయి అలాగే రాజులు వాళ్ళ కట్టుకున్నఇల్లులు ఆ ఇళ్లల్లో ఫర్నిచర్ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ మాఊరిలో నిలిచిపోయి ఉన్నాయి ఇంకా మా ఊరిలో చాలా బాగుంటుంది వెథర్ ఎందుకంటే చుట్టూ గ్రీనరీతో ఉండడం వల్ల పొల్యూటెడ్ ఎయిర్ ఎక్కువ ఉండదు మా ఊరిలో ఎందుకంటే ఎటు చూసినా పొలాలు పచ్చని వాతావరణం ఇక్కడ ఎండ కూడా ఎక్కువ ఏంకొట్టదు ఎందుకంటే పూర్తిగా చెట్లతో విస్తీర్ణం అయి ఉండుండి మా ఊరు కాబట్టి ఎటు చూసినా చెట్టు నీడతో చల్లని వాతావరణం ఉంటుంది ఇందుకోసం నాకు మా సొంత ఊరు అంటే కన్నతల్లి వంటిది నాకు మా ఊరు అంటే ఎంతో ఇష్టం అందుకోసం నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను ఇంటర్ మాఊరిలో ఉండి చేస్తున్నాను నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది నేను ఊరిలో ఉన్న రెండు సంవత్సరాలు నా జీవితంలో నేనైతే ఎక్కువకాలం ఈఊరిలో ఉండలేదు కానీ ఈ రెండు సంవత్సరాలు నేను ఇదే ఊరిలో ఉండి చదువుతున్నాను నేను ఉన్న ఈ రెండు సంవత్సరాల్లో నాకు ఎన్నో లైఫ్ లెసన్స్ తెలిసాయి నేను జీవితంలో ఎన్నో పాఠాలు తెలుసుకున్నాను ఇక్కడ ఎన్నో అనుభూతులు కలిగాయి నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది అందుకే సొంత ఊరు కన్నతల్లి వంటిది